మా ప్రాంతంలో ఎక్కువగా బలంగా నమ్మే మూఢనమ్మకాలు ఏంటంటే కుక్కలు విశ్వాసంగా ఉంటాయని నిజంగానే ఎప్పుడైతే మేము ఏమన్నా చేసుకుంటామో అప్పుడు అప్పుడు మేము ఏదైతే మిగిలిపోతామో అప్పుడు అదికే వేస్తాం అవి ఆ అవిశ్వాసంతో మా మా కొత్త వాళ్ళని ఎవర్ని మా గల్లీలోకి రానికుండా అలా చూసుకుంటారు ఇంకా ఆరు అవ్వగానే వాకిలి చిమ్మేయ్యాలి ఆరు తర్వాత లైట్లేయాలి అది ఇది అని అలాగే ఇంక పొద్దుగాలే ఆడపిల్లలు లెవ్వాలి ఇంకా ఏమంటారు సా స్నానం చేయాలి ఫస్ట్ బ్రష్ చేయాలి తర్వాత ఇంటి పని చేయాలి అది ఇది అని అంటారు ఏమన్నా నల్లపిల్లి అలా ఎదురొస్తే ఎక్కడికెళ్లొద్దు ఆగాలి ఆగాలి అనంటారు తుమ్మినా సరే బండి మీద వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత వెళ్ళాలి ఇంకా ఎవరైతే గట్టిగా ఇలా ఇలా మాట్లాడుతారో వాళ్ళ పోలిక వీళ్ళ పోలిక అనుకుంటూ ఏమంటారు పోలుస్తారు ఇంకా మూఢనమ్మకాలు నల్ల బట్ట పుట్టినరోజు నల్ల బట్టలు వేసుకోవద్దని అంటారు నెక్స్ట్ తర్వాత మనం ఎప్పుడైతే పూజ గదికి వెళ్తాము స్నానం చేసుకొని వెళ్ళాలి అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు అని అంటారు గుడికి వెళ్ళినప్పుడు కూడా స్నానం చేసుకుని వెళ్ళాలి అని అంటారు ఇంకా మనం బాగా ఎక్కువ నమ్ముకునే మూఢనమ్మకం అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏమంటారు ఎవరైనా తుమ్మారా లేకపోతే ఇంట్లో ఎవరికైనా బాగాలేదా అది ఇది అనుకుంటే చూసుకోవాలి మనం ఎప్పుడు అలా అజాగ్రత్తగా వెళ్ళకూడదు ఇంకా ప్రతి ఒక్కరి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ముందు కొనసాగాలి ఇంకా మూఢనమ్మకాలు ఏమంటే మనం జుట్టు ఏమన్నా కోరుకుంటే ఏమన్నా కోరిక కోరుకుంటే అది ఎవరికి నా దేవుని దగ్గర కోరుకుంటే అది నెరవేర్చిన తర్వాత ఆ దేవుని దగ్గరే వెంట్రుకలు లేదా గడ్డమివ్వాలని అంటారు ఇంకా ఆడపిల్లకి చా అలా ఉండాలి ఇలా ఉండాలి ఇది అది అని అవి కూడా ఉంటాయి ఇంకా

ఎప్పుడైనా ఇట్లా ఏమంటారు ఆడవాళ్ళందరూ కలిసి వెళ్తే అలా వెళ్ళకూడదు అని నువ్వు మనల్ని ప్రశ్నిస్తారు ఇంకా ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టాలి అని గుమ్మడికాయ కడతారు గోడమీద బల్లి కాని అలా వెళ్తే లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టింది అని అంటారు దారిలో వెళ్ళేటప్పుడు రూపాయి చిక్కగానే దొరికితే దానికి మంచి రోజులు కలిసి వచ్చాయని అలా అలా కొన్ని బలంగా నమ్ముతారు ఇవి మా ప్రాంతంలో జరిగే మూఢనమ్మకాలు ఇంకా మూఢనమ్మకాలు మా స్ దగ్గర అయితే ఇది పక్క చేయాలంటే చేయాలనే ఒక ఒక ఏమంటారు అది అత్తయ్య అంటే మన తాత నానమ్మ వాళ్ళు ఎలా చేశారో అవన్నీ మనం పాటించాలి వాళ్ళని వ్యతిరేకించొద్దు అది ఇది అని మూఢనమ్మకాలు కూడా అది కూడా ఇవి మూఢనమ్మకాలు